మా ప్రాంతాలలో అధికంగా పండించే పంటల్లో పత్తి వరి అనేది ప్రధానమైనది మా దగ్గర మిరప అనేది చాలా అరుదు మరియు జొన్న అనేది చాలా అరుదు రైతులందరు ఎక్కువగా పండించే పంట ఏంది అంటే పంట ఆ పంటల్లో ఎక్కువుగా వచ్చేది పత్తి మాత్రమే ఇది పైసలు కోసమైతే వరి మాత్రం వాళ్ళ తిండి కోసం ఉపయోగపడుతుంది పత్తి అనేది నార్మల్గా వర్షాకాలం స్టార్టింగ్ అంటే జూన్లో స్టార్ట్ చేస్తే చివరికి అది మార్చ్ వరకు పంటను ఇచ్చి ఇంట్లోకి పైసలు వస్తాయి ఇదీ మళ్ళీ అన్సీజన్లో అంటే ఎండాకాలంలో వేయడానికి వీలు ఉండదు ఎందుకంటే అప్పుడు నీటి సౌకర్యం ఉండదు పైగా మోటార్లు వేసుకునే స్తోమత అందరికి ఉండదు కాబట్టి ఇది వర్ష కాలంలోనే మొదలుపెట్టడం జరుగుతుంది సో ఇది అక్కడికి అయిపోతుంది కాని వరి మాత్రం అలా కాదు వర్షకాలంలో స్టార్ట్ అయి మళ్ళీ చలికాలం అయిపోయేలోపు అది పంట మన చేతికి వస్తుంది మళ్ళా అన్సీజన్లో కూడా దాన్ని వేసి పంటలాగా మేము రెండోసారి కూడా పండిస్తారు సో ఇది ఒక్క సీజన్లో రెండుసార్లు పండించుకొచ్చు దీన్నే ఏ ఎస్కి పంట అని కూడా అంటారు మిరప విషయానికి వస్తే మిరప అనేది ఇప్పటి నుండి ఎప్పుడైనా పండించుకొచ్చు కాని అది ఎప్పుడు పండించినా మే నెలవరకు కల్లా అది అమ్ముతారు ఎందుకంటే అప్పుడు మిరపకాయలు ఎండుతాయి కాబట్టి దీనికి అనుకూల వాతావరణం మరి ఎక్కువ పెస్టిసైడ్స్ అవు ఉంటుంది పెట్టుబడి ఎక్కువ కావాలి కాబట్టి మేము మా దగ్గర ఎక్కువ ఉండదు మా కాడ పండించే పంటల్లో మాత్రం

పత్తి ప్రధానమైనవి ఇంకా అరుదుగా అంటే టమాటా వంకాయ కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా మా దగ్గర పండిస్తారు ఇవి ఏ పండించినా కానీ అవి ఎండాకాలం వరకు మాత్రం ఏ పంటలు మా ఊళ్ళో ఉండవు ఒక్క వరి తప్ప